హలో ఓలా ఏజెన్సీ ఆ అండి నేను ఎప్పుడు ఎప్పుడు కూడా మేము బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ఓలా నే బుక్ చేసుకుంటామండీ అయితే ఇప్పుడు నా స్నేహితులతో నేను విహారయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాము అయితే తరచుగా నేను ఓలా నే బుక్ చేసుకుంటున్నాము కాబట్టి మీరు నాకు డబ్బులేమన్నా కొంచెం తగ్గించగలరా లేకపోతే ప్రోమో కోడ్ ద్వారా ఏమన్నా నాకు కొంచెం తగ్గించగలరా డబ్బులు నేను ఇప్పుడు కార్ కానీ టాక్సీ కాని బుక్ చేద్దాం అనుకుంటున్నానండి మీరేమన్నా నాకు డబ్బులు తగ్గించగలరా